తెలుగు సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో శతాబ్దాలుగా వర్ధిల్లుతున్న గొప్ప మరియు శక్తివంతమైన సంస్కృతి ఇది విభిన్న బాషా సాహిత్యం సంగీతం నృత్యం కళ మరియు వంటకాలకు ప్రసిద్ది చెందింది ఇవి రాష్ట్ర విభిన్న సాంస్కృతిక వారసత్వానికి దోహదం చేశాయి తెలుగు సంస్కృతిని శతాబ్దాలుగా ప్రభావితం చేసిన వివిధ పాలకులు రాజవంశాలు మరియు మతాల ద్వారా రుపొందించబడింది ఈ వ్యాసంలో మేము తెలుగు సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మరియు ఆంధ్రప్రదేశ్లో తెలుగు సంస్కృతి యొక్క చరిత్రను అన్వేషిస్తాం తెలుగు సంస్కృతికి మూలం తెలుగ సంస్కృతికి మూలం ప్రాచీన కాలం నాటిది క్రిస్తుపూర్వం మూడవ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ను పాలించిన మౌర్య సామ్రాజ్యం యొక్క శాసనాలలో తెలుగుభాష మరియు సంస్కృతికి సంబందించిన తొలి సూచనలు కనిపిస్తాయి అయితే శాతవాహనులు కాలంలోనే తెలుగు భాష సంస్కృతి అభివృద్ధి చెందడం ప్రారభమయ్యింది శాతవాహనులు కళ మరియు సంస్క్రతికి గొప్ప పోషకులు మరియు వారు తెలుగు సాహిత్యం సంగీతం నృత్యం మరియు వాస్తుశిల్పం అభివృద్ధిని ప్రో ప్రోత్సహించారు వారు అనేక విశ్వవిద్యాలయాలు మరియు అభ్యాసకేంద్రాలను కూడా స్థాపించారు ఇది ప్రదే భారతదేశం నలుమూలలా నుండి పండితులను మరియు కళాకారులను ఆకర్షించింది తెలుగు సాహిత్యం భారతదేశంలోని పురాతన మరియు గొప్ప సాహిత్యాలలో తెలుగు సాహిత్యం ఒకటి ఇది తరం నుండి తరానికి అందజేయబడిన కవిత్వం గద్యం మరియు నాటకం యొక్క గొప్ప సాంప్రదాయాన్ని కలిగి ఉంది కవిత్రయంగా ప్రసిద్ది చెందిన నన్నయ తిక్కన ఎర్రనల రచనలలో తొలి తెలుగు సాహిత్యం క్రీస్తు శఖం పదోవ శతాబ్దానికి చెందినది ఆంధ్రప్రదేశ్ అని పిలవబడే వారి రచనలు తెలుగు సాహిత్యంలో గొప్ప సాహిత్య విజయంగా పరిగణించబడతాయి ఆంధ్ర మహాభారతం అనేది తెలుగులో మహాభారత ఇతిహాసాన్ని తిరిగిచెప్పడం మరియు ఇది సాహిత్య సౌదర్యం తాత్వికలోతు మరియు కవిత నైపుణ్యానికి ప్రసిద్ధిచెందింది ఆంధ్ర మహాభారతంతో పాటు తెలుగు సాహిత్యం శతాబ్దాలుగా అనేక ఇతర గొప్పరచనలను అందించింది రామాయణం భాగవత పురాణం శివపురాణం హరివంశం మరియు జైమిని భారతం వంటి కొన్ని ముఖ్యమైన రచనలు ఉన్నాయి తెలుగు సాహిత్యం భక్తి కవిత్వానికి ప్రసిద్ది చెందిన పోతన అన్నమయ్య త్యాగరాజు మరియు క్షేత్రయ్య వంటి అనేక మంది గొప్ప కవులను కూడా ఉత్పత్తి చేసింది తెలుగు సంగీతం తెలుగు సంగీతం తెలుగు సంస్కృతిలో అంతర్భాగం ఇది వైవిధ్యం గొప్పతనం మరియు సాహిత్య సౌంధర్యానికి ప్రసిధి చెందింది తెలుగు సంగీతానికి సుదీర్ఘ చరిత్ర ఉంది మరియు ఇది కర్ణాటక సంగీతం హిందుస్థాని సంగీతం మరియు జానపద సంగీతంతో సహా వివిధ సంగీత సాంప్రదాయాలచే ప్రభావితం అయ్యింది భక్తి గీతాలకు ప్రసిద్ధి చెందిన త్యాగరాజు అన్నమయ్య క్షేత్రయ్య వంటి తెలుగు సంగీతానికి గొప్ప సంస్కర్తలు ఉన్నారు ఈ పాటలు నేటికి ప్రసిద్ధి చెందాయి